నేను పుస్తకాలు కాకుండా న్యూస్ పేపర్లు చదవుతాను మ్యాగ్జీన్లు చదవుతాను రోజు న్యూస్ పేపర్ మాత్రం ఈనాడు న్యూస్ పేపర్ కంపల్సరీగా చదవుతాను ఈనాడు న్యూస్ పేపర్ చదవడం వల్ల రోజు రోజుకి ఏమేం జరుగుతుంది ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది దేశమంతటా ఏం జరుగుతుంది రాష్ట్రములో ఏం జరుగుతుంది అన్నీ అనేక విషయాలు తెలుస్తాయి రాజకీయంగా ఏం జరుగుతుంది ఆటల విషయములో ఏం జరుగుతుంది అన్నీ రకాల విషయాలు తెలుస్తాయి హెల్త్ గురించి తెలుస్తుంది వెల్త్ గురించి తెలుస్తుంది మ్యాగ్జీన్లు కూడా సండే న్యూస్ పేపర్లో వచ్చి సండే మ్యాగ్జీన్లు చదవుతాను అంతే కాకుండా వేరే వేరే ఇన్స్ట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన మ్యాగ్జీన్లు మంత్లీ మంత్లీ పంపించిన సైన్ ఇండియా మ్యాగ్జీన్లు అలా అలాంటి వాటిని కూడా చదవడం అలాంటి వాటిని చదవడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సం సండే మ్యాగ్జీన్లు చదవడం వల్ల అందులో అనేక రకమైన ఇన్ఫర్మేషన్లుంటాయి అలా ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది మనం మన చుట్టూ మనంతోనే పాటు మన చుట్టూ ఏం జరుగుతుందని తెలుస్తుంది ఏమన్నా రోగాలు వచ్చినయ ఏదన్నా రోగం వ్యా వ్యాపిస్తుందా అనే విషయాలు కూడా తొందరగా తెలుస్తే మనం తొందరగా జాగ్రత్త పడతాము న్యూస్ పేపర్ అనేది మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల అనేక అనేక అనేకవి తెలుస్తాయి అందుకోసమే మళ్ళీ మ్యాగ్జీన్లు చదవడం వల్ల ఏదైనా బిజినెస్సు చేసుకునే ఐడియాలు కూడా మనకి తొందరగా లభిస్తాయి అందుకోసమే పుస్తకాలతోని పుస్తకాలు కాకుండా మ్యాగ్జీన్లు ఇలా న్యూస్ పేపర్లు చదవడం అనేది చాలా ముఖ్యం అలా చదవడం వల్లనే మనిషికి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది అం అంతే కాకుండా ఏదన్నా ఏదన్నా అప్లై చేసుకోడానికి మనకు ఏమన్నా ఉద్యోగాలు పడ్డా నోటిఫికేషన్స్ పడ్డా మనకు తెలుస్తుంది